ఒకే ఏ టైమ్కి ఏ డేట్కి చెప్పండి మేడమ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ అక్కడ ఎక్కువగా ప్లేసెస్ అంటే వాటర్ఫాల్సు ఇవీ ఉంటాయమ్మా మీకే ప్లేసులకి తీసుకెళ్లాలో మీరు చెప్తే దాని బట్టి మేము తీసుకెళ్తామమ్మా ఓకే

అంటే ఎక్కువగా మీకెలాంటివంటే హైడ్రబాడ్ లేదా కాకినాడ తుని ఇట్లా తీసుకెళ్లమంటే తీసుకెళ్తాం మ్యామ్ మేము మీకెలాంటి ప్లేసులు చూపించాలో మీరు క్లారిటీగా చెప్తే మేము ఆ ప్లేసెస్ తీసుకెళ్తాం మ్మా ఓకే ఓకే మ్యామ్ ఓకే మేడమ్ మొత్తం ఎన్ని డేస్లో మీకు ఇవన్నీ చూపించాలి మేడమ్ ఓకే మ్యామ్ అంటే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్కలా ఛార్జ్ చేస్తాం మ్యామ్ మేము మీరూ ఏ టైమ్కి అనేది చెప్పి మీరు టుమారో కాల్ చేస్తారా మ్యామ్ ఏ టైమ్ ఏ డేట్ అని చెప్పడానికి లేదా మీ మేమే కాల్ చెయ్యాలా ఓకే మ్యామ్ అంటే మీరు తీసుకెళ్లే ప్లేసులని బట్టి ఉంటుంది మ్యామ్ అది ఛార్జ్ అనేది ఒక్కొక్క ప్లేసుకి ఒక్కొక్కలా ఉంటుంది ఓకే మ్యామ్ థ్యాంక్యూ మ్యామ్